హలో హలో చెప్పురా పెడతంరా ఏం సార్ అల్లం టీయా నార్మల్ టీ అల్లం టీ అయితే చేస్తారా పాలు మరిగాక చాయిపత్తి వేసి అల్లం వేసి చేస్తాను పదిహేను రుపాయలు కావచ్చురా పదిహేను పదిహేనురా అల్లం టీ అదార మాకు వచ్చేది సాయంత్రం రోజు ఉంటుందమ్మా అందరు వస్తారురా బాగానే మంది వస్తారు సాయంత్రం వస్తారమ్మా

లేదమ్మా కొనిలేరా

కొద్ది గొప్పే మనకి ఎక్కు మంది రారురా అల్లం టీ ఈ రోజు తాగావు కదరా అల్లం టీ

వస్తారురా మంది అల్లం టీ అంటే ఎంతమంది తాగుతారు పెడతావమ్మా బాగా సంపాదించాకా పెడతాము ఒక టీ కొట్టు టీ కొట్టే కదా టిఫిన్ సెంటర్ కూడానారా బూస్ట్ పాలుంటయి అన్ని ఉంటాయి ఇగ ఎందుకుండవు బ్రెడ్ కాఫీ

వాసిని అందరు చాయ్ అంటే అద్దఉంటున్న వాళ్ళు ఇవ్వనంటారమ్మా ఆఫీస్కి పోయే వాళ్ళు చాయ్ అక్కడ ఇస్తే తిడతారా ఎవ్వరైనా

ఉండరమ్మా బాయ్రామ్మా బాయ్ బాయ్